అస భారతదేశంలో ఫస్ట్ నాకు తెలిసిన రాజకీయం ఎవరు ఉన్నారంటే రాజకీయ నాయకులలో అది కూడా తెలంగాణ ఆంధ్ర విడిపోకముందు తెలుగుదేశం పార్టీ అని ఫస్ట్ స్థాపించింది నందమూరి తారక రామారావు గారు ఆయన అప్పుడు చాలా అంటే చాలా బాగా ఆయన ఎలక్షన్స్ కానీ ఆయన ఎలక్షన్స్ కూడా టైంలో కూడా చాలా బాగా జరిగినాయి అలాగే ఆయన కూడా చాలా బాగా చూసుకుంటారు ప్రజల్ని సైకిల్ గుర్తు అని కూడా అంటారు దానికి ఏంటంటే వా ఆయన ఐదేళ్ళు తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రిగా గెలిచి ఆయన తన సత్తాని చాటు చాటుకున్నారు ఇదంతా ఫస్ట్ అయితే నాకు ఊహ నేను నాకు ఊహ తెలిసిన తెలియక ముందు ఇదంతా జరిగింది నాకు ఊహ తెలుసాక మా అమ్మ ఈ విషయం చెప్పింది మా అమ్మకి ఆయన పార్టీ అంటే ఇష్టమని చెప్పి